మా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పక్షులేంటంటే ఒకటి పిచ్చుకలండి ఈ పిచ్చుకలు పొద్దున మాట్లే తెల్లవారుజామునే కనబడుతూ ఉంటాయండి ఇవి కాకుండా ఏంటంటే కాకి ఇది యవ ఎక్కడైనా కనబడుతూ ఉంటుందండి ఇంకొకటేంటంటే కోకిల ఈ కోకిల ఏంటంటే వసంత రుతువులో మాత్రమే ఇవి మాకు చెట్ల మీద తమ మధురమైన స్వరాలతో గానం చేస్తూ కనబడతాయండి నాకు ఇష్టమైన పక్ష రకం ఏంటంటేనండి పిచ్చుక ఒకటిని ఇంకొకటి కోకిలండి ఈ పిచ్చుకలనేవి ఎందుకంటే మనం కొద్ది కాలంగా చూసుకుంటే ఈ పిచ్చుకలు జాతి అనేది అంతరించిపోతుందండి ఈ పిచ్చుకలు చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న ఎంతో ముద్దుగా ఉంటాయండి చూడ్డానికి రెండోది ఏంటంటే ఈ కోకిల అండి ఈ కోకిల చూడ్డానికి బాగోకపోయినా తమ మధురమైన స్వరాలతో ఆ గానం అది కూ అని కూసినప్పుడు ఆ స్వరం విన్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి ఆ వాతావరణం కాని ఆ తన అసలా వాతావరణం ఆ వసంతకాలంలో ఉన్న వాతావరణం దీన్ని స్వరానికి కూడా చాలా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది